వంటలు నేర్చుకోవడానికి క్లాస్కి వెళ్ళలేదు కానీ ఇంటి దగ్గరే ఉండి యూట్యూబ్లో చాలా కా చాలా రకాలైన వంటలు వండాను నేను నేర్చుకున్న వంటలు ఏమిటంటే ఎక్కువగా సాధారణంగా మా ఇంట్లో నేను చేసే వంట ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అది ముందుగా గుత్తి వంకాయలని నీట్గా రౌండ్గా కట్ చేసి ఆయిల్లో డీ ఫ్రై చేసుకుని పక్కకు తీసి అందులో నీ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మషాలా పౌడర్ అలాగే పలుకులు పలుకులు మిక్సీ గ్రైండ్ చేసి అప్పుడు దాన్ని మసాలాలు ఆనియన్స్ టమాటాస్ వేపి మసాలా కూడా వేపి అందులో కొద్దిగా వాటర్ వేసి డీ ఫ్రై చేసుకున్న వంకాయలని కూడా అందులో వేసి ఉడికించి లాస్ట్లో కొత్తిమీర వేస్తే అంతేనండి ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇలాగ ఎన్నో రకాలైన వంటలు నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను ఇంకా మరెన్నో నేర్చుకోవాలి అనుకుంటున్నాను అలాగే నేను ఎక్కడ క్లాసులకి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి యూట్యూబ్లోని ఎన్నో రకాలైన వంటలు నేర్చుకోవాలి అనుకుంటున్నాను అలాగే ఇంకా నేను నేర్చుకున్న వంట ఏమిటంటే బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎలాగ అంటే చికెన్లోనే పెరుగు ఉప్పు కారం గరం మషాలా ఇవన్నీ కలిపేసి వన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు బిర్యానీకి వాటర్ వేసి అందులో వాటర్లో ఆన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా గరం మసాలా ఇవి వేసి వాటర్ మరిగించి పక్కన బిర్యానీకి రైస్ తీసుకొని అందులో రైస్ వేసి ఉడికించాలి మరో పక్కన క మాగ్నెట్ చేసుకున్న చికెన్ని ఆనియన్స్ డీ బ్రౌన్ ఆనియన్స్ చేసుకోని అందులో చికెన్ని కూడా వేయించి అందులో ఇక్కడ పక్కన ఉడికిస్తున్న రైస్ని తీసుకొని చిన్న మెత్తగా ఉంటుండగానే రైస్ని తీసి చికెన్ పైన వేసి కుకింగ్ చెయ్యాలి అప్పుడు ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇలాగే ఎన్నో వంటలు యూట్యూబ్లోనే నేర్చుకున్నాను